వర్షకాలంలో చాలా మట్టుగా రైతులు నష్టపోయారు అంటే మొన్న వరకు వర్షాలు రావడం వల్ల వరిచేను అంత పాడైపోయి చాలా మట్టుగా అందరూ వారి నార్లలనేవి పోయాయి అప్పుడు పక్క రైతులనేది హెల్ప్ చేసుకొని అంటే సాయం చేసుకుని అతన్ని కొంచెం నారేసి ఇంట్లో తిన్నంతవరకు అతను కొంచెం నారేసుకొని తర్వాత ఇంకో కొంచెం నారు ఇంకో రైతుకి ఇవ్వడం అలా సాయం చేసుకోవడం అనేది జరిగింది తర్వాత ఇలాగ మాకు ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు కొన్ని రుణమాఫీలు అనేది పెట్టింది ఇప్పుడు కాదు కొన్ని రోజులు క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాకు రుణమాఫీలనేవి అయ్యాయి అంటే చాలా నష్టపోయారు రైతులు పురుగుల మందు తాగేసి చనిపోవడం ఇలాంటిది జరిగింది అప్పుడు మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అంటే వైయస్ఆర్గారు అప్పుడు ప్రభుత్వం ఉండేది ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వైయస్ఆర్గారు చాలా హెల్ప్ చేశారు తర్వాత హుద్హుద్ వచ్చినపుడు కూడా మాకు ఇలానే అయిపోయింది అంటే ఈ పంట నష్టాలు కానీ ఆవులు చనిపోవడం కానీషెడ్లు పడిపోవటం ఇలానే జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే సాయం చేశారు మాకు ఈ రెండు వసతులు అయితే మాకు చాలా బాగా కలిపించారు అలానే కొంచెం రైతు భరోసా కానీ జై కిసాన్ కానీ ఇవన్నీ మాకు ఎప్పుడు కప్పుడు రైతులకు మాత్రం ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు అందుబాటులోనే ఉన్నాయి అలానే వాలంటీర్స్ కూడా చాలా బాగా సాయం చేస్తున్నారు అలానే ఇంకా ఏంటంటే రైతులు రైతుల్ని కొంచెం ఈ కెమికల్స్ అనేవి ఇంకా వాడకుండా ఓన్లీ ఆర్గానిక్ గా పండించమని కొన్ని ఇలాంటి ఏమన్నా రూల్స్ వస్తే అయితే కొంచెం మారే అవకాశాలుంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కెమికల్స్ వాడ్డం వల్ల ఈ నెల సత్తువు కానీ మనుషులు గాని చాలా పాడైపోతున్నారు రైతులు రైతులతో సహా మామూలు మనుషులు కూడా పాడైపోతున్నారు అందుకే కొంచెం ఇలాంటి రూల్స్ అంటే కెమికల్స్ అనేవి ఆపించి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అనేది ఉంటే ఇది నేచురల్ ఫార్మింగ్ లో అనేది ఉంటే కొంచెం రైతులు అనేది ఇంకా బాగా దిగుబడి పొందచ్చు అని నేను అనుకుంటున్నాను